నమస్కారమ అండి చెప్పండి ఏమి కావాలి మీకు ఉన్నాయండి మన కోనసీమలో చాలా ప్రాంతాలు ఉన్నాయి అండి అలాంటివి అంటే చాలా అంటే నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయండి అంటే ఎలాగంటే అండి అది ఇప్పుడు మా కోనసీమలో మీరు గోదావరి బీచ్ ఎప్పుడు చూసి ఉండరండి అంటే బీచ్ పక్కన దిగి ఆడుకోవడం ఏంటి ఇవి ఉంటాయి కదండి ప పేరుపాలెం కానీ ఇలాంటివి చూసి ఉంటారు కాకపోతే మా కోనసీమ రావులపాలెం దగ్గర ఒక ప్రాంతం అనేది మాత్రం చాలా ఫోటోలుకి కానీ భోజనాలు వనభోజనాలుకి కానీ చాలా అందంగా ఉంటుంది అండి ఆ ప్రాంతం అలాంటిది ఒకసారి చూడాలి గోదావరి గట్టు అంతా బాగుంటుందండి ఆ గోదావరి గట్టు తర్వాత ఇంకా ఇంకోటి చెప్పాలండి మర్చిపోయాను మా కోనసీమలో ఇటు ఈతకోట దాటిన తర్వాత అనుకుంటా అండి లేకపోతే రావులపాలెం రావులపాలెం మధ్యలో ఒక శివాలయం అనేది ఉంటుందండి ఆ శివాలయం కానీ చాలా చాలా ఫేమస్ అండి ఆ శివాలయం ఎలాగా అంటే అండి ఇప్పుడు మా ఎవరైనా భక్తులు ఇక్కడి నుంచి కాశీకి వెళ్తారు కదండి చాలామంది కాకపోతే ఇక్కడ ఎలాగ అంటే అండి కాశీ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అండి అంత ఫేమస్ అండి ఈ శివాలయం ఇక్కడ మా రా రా ఇక్కడ దగ్గరలో ఫేమస్ ఫేమస్ అంటే ఫేమస్ అని కాదు కానండి అంత ప్రాముఖ్యం అయిందండి అది అంటే అక్కడ అక్కడ ఉండే ఋషులు అక్కడ ఉండే ఋషులు ఇక్కడికి వస్తారండి అక్కడ ఉండే ఋషులు ఇక్కడికి వచ్చి మరి దర్శనం చేసుకుంటారు అంటే దాని విలువ వాళ్ళకి తెలుసు అండి చాలామందికి తెలియకపోవచ్చు ఆ విలువ తెలిసిన వాళ్ళు అక్కడికి వస్తారు అది ఒకటి ఇంకొకటి ఇంకొకటి దిండి రిసార్ట్స్ అని ఉంటాయండి అది ఈ మధ్య చేశారు అది అంత ఫేమస్ కాదు అంత ఫేమస్ కాదండి అది ప్రసిద్ధి చెందలేదు ఇంకా ఈ మధ్య కట్టారు అది ఇలాగే అండి మీరు చెప్పినట్టు మా కోనసీమలో రావులపాలెం నుంచి అలా సిద్ధాంతం వంతెన ఎక్కి రావులపాలెం దాటిన తర్వాత దిండి రిసార్ట్స్ అని ఉంటాయండి ఆ రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి అండి చాలా బాగుంటాయి మీకు అక్కడ వసతి గృహాలు కూడా ఉంటాయండి ఆ వసతి గృహాలు కూడా వసతి గృహాలు కూడా అక్కడ దొరుకుతాయండి మీకు మీరు ఒక రోజు ఉండి అక్కడ ఆతిథ్యం కూడా చాలా బాగుంటుందండి అక్కడ రకరకాల వంటలు అంటే అప్పటికప్పుడు పట్టిన చేపలు కానీ చేప ఫ్రైలు కానీ ఇలాంటి చాలా రకాల వంటలు కూడా అక్కడ దొరుకుతాయండి చాలామంది దానికోసం కూడా వెళ్తారు అండి ఈ మధ్య మొదలు పెట్టారు అండి ఇంకా ఏమన్న అంటే మీకు ఇది ఎలా చెప్పాలి ఒక ఆశ్రమం అండి ఆశ్రమం ఉంటుంది ఒక రమణ మహర్షి అని ఆయన శిష్యుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది అక్కడికి ఫా ఫా మన మన ప్రాంతంలో వాళ్ళు వెళ్ళరు కానీ ఫారెన్ నుంచి వస్తారు అండి ఇతర దేశాల నుంచి వచ్చి మరి అక్కడ ఏమంటారు పెట్టుబడులు పెడతారు అదే ఫండింగ్ పెడతారు కదండి ఫండ్స్ ఇవ్వడం ఇలాంటివి అన్నీ చేస్తారండి అన్నసమారాధనలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అదికూడా ఒకసారి ఆ ఆ ఆశ్రమం కూడా చాలా బాగుటుందండి చూడడానికి చాలా బాగుంటుంది రమణ మహర్షి శిష్యుడు అంట అండి ఆయన అది మాత్రం చాలా బాగుంటుందండి ఆయన విగ్రహాలు కానీ అక్కడ సూక్తులు కూడా రాసి ఉంటాయండి ఆ సూక్తులు కూడా చాలా బాగుంటాయి అండి మీరు ఒకసారి చూడండి వెళ్ళినప్పుడు సరేనండి ఇంతకి నా మీ పేరు మీ పేరు ఏంటండి నా పేరు వెంకటేష్ అండి నేను ఇక్కడ ఉంటాను అదే తెలుసుకుందామని అడిగాను అంతే అండి ముందు నేను చెప్పిన ఆ శివాలయం ఉంది కదండి ఆ శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి ముందు అక్కడ కాశీ నుంచి వస్తారు అండి ఋషులు సరే సరే అండి